ఓకే అమ్మా చెప్పండి ఓకే

అవునా ఓకే అమ్మా ఇప్పుడు కాన్సర్ లక్షణ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీకు ఆకలి ఉండ ఉంటుందా ఎప్పడూ అలసటగా నిరస నీరసంగా ఉంటుంది మీకు ఉంటుందా అలా అంటే ఎక్కువ టైములో జ్వరం కూడా వస్తుంది ఏమైనా ఇంఫెక్షన్ లాంటివి అవుతున్నాయా అంటే చర్మం పైన చిన్న గాయానికి కూడా అధిక రక్తం వస్తుందా మరి అదే మేడం ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది కవచ్చు బహుశా అది ఏమీ కాన్సర్ కాదు అనుకుంటా అప్పుడపుడు అలానే వస్తాయి కానీ ఎక్కువ కాన్సర్ వస్తే అలసటగా ఉంటుంది జ్వరం వస్తుంది ఇన్ఫెక్షన్ అవుతుంది చిన్న దెబ్బ తాకితే కూడా రక్త స్రావం అవుతుంది బరువు కూడా చాలా తగ్గిపోతారు అలా ఇందులో ఏ లక్షణం మీలో లేదు కదా మళ్ళీ రాత్రుళ్ళు ఎక్కువ చెమట కూడా వస్తుంది అవసరం లేదు మేడం మీకు ఇలాంటి లక్షణాలు ఉంటేనే వస్తుంది ఇలాంటి లక్షణాలు మీ దగ్గర ఏమీ లేవు కదా ఓకే మేడం